ఆ చెప్పండి ఆ అవును చెప్పండి నర్సరీ టు టెన్త్ అండి లేదు మీకు ఎవరు చెప్పారు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఓకే ఏ క్లాస్ ఓకే ఆ స్టడీ బాగుంటుంది అడ్మిషన్స్ ఉన్నాయి అండి అడ్మిషన్ చేయండి ఫైవ్ హండ్రెడ్ అడ్మిషన్ ఫీ ఫీ ఫస్ట్ క్లాస్కి టెన్ థౌజండ్ అండి ఆ స్కూల్ ఫీ అండి అది టెన్ థౌజండ్ అవి అన్నీ సెపరేట్గా తీసుకోవాలి వెహికల్ ఫీ మేము వచ్చాక మాట్లాడుకోవచ్చు అండి దానికి సెపరేట్గా ఉంటుంది మీరు ఎక్కడ ఉంటారు స్కూల్కి టూ త్రీ కిలోమీటర్స్లో ఉంటే దాన్ని బట్టి వెహికల్ ఫీ ఉంటుంది అండి టూ థౌజండ్ త్రీ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది ఓకే అండీ త్రీ థౌజండ్ అండి పర్ మంత్ స్కూల్ ఫీ టెన్ థౌజండ్ మీరు బుక్స్ కానీ బుక్స్ ఇవి సెపెరేట్గా తీసుకోవాలి బుక్స్కి టూ థౌజండ్ ఫస్ట్ క్లాస్ బుక్స్కి ఆ బాగా చెప్తారు అండి చాలా మంది పిల్లలు కూడా అడ్మిషన్ తీసుకున్నారు ఇపుడు థర్టీ మెంబెర్స్ ఉన్నారు

అది ఏమి లేదు అండి కరెక్ట్గానే తీసుకుంటున్నాను స్కూల్ ఫీ టెన్ థౌజండ్ వ్యాన్ ఫీ త్రీ థౌజండ్ అండి త్రీ కిలోమీటర్స్ అన్నారు కదా మీరు